చెప్పండి

ఓకే ఓకే అదే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు కదా నెల్లూరు సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్దామని ప్లాన్ చేసాము మీ మనకీ ఇది బీచు ఒకటి కొవ్వూరు బీచు కో కోడూరు కోడూరు బీచు ఆండ్ ఇది వస్తున్నప్పుడు మళ్ళీ సమయం ఉంటే కనుక జొన్నవాడ కూడా ఉంటుంది అది కూడా ఒక హిస్టారికల్ ప్లేసు మనకి సో ఫీజు కూడా ఒక్కటే రోజు ఒక్క రోజు మీరు మార్నింగ్ వెళ్ళి ఈవెనింగ్ వరకు రావచ్చు ఫీజు కూడా తక్కువే ఒక టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము ఇంకా సముద్రం అనంటే చుసినవాళ్ళు కూడా ఉంటారు కానీ ఒక్కసారి చూపించి వాట్ ఇస్ వాట్ అన్నది స్టూడెంట్స్కి ఎక్స్ప్లేయిన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక చిన్న ఎడ్యుకేషనల్ కం హిస్టారికల్ టూర్ మా అంటే మా టీచర్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ ఉంటే సరిపోతుంది అంత మనకు ఇబ్బందేంముండదు పేరెంట్స్ వచ్చి చూసుకునే అవసరమే ఉండదు ఉన్నారు టీచర్సున్నారు మీరు రావాలనుకుంటే ఆ ఫీజు ఒకటి ప్లాన్ చేసుకుని ఫోన్ చేయండి నేను రిజిస్ట్రేషన్ చేస్తాను ఏవండీ సరేనా ఓకే అన్నీ టోటల్గా అన్నీ టోటల్గా అల్ ఫెసిలిటీసు చూస్కోండి సరేనా ధన్యవాదాలు అంతేనండి అంతే వెల్కమ్ వెల్కమ్